నేను జీవన ఉపాధి కోసము నేను జైలు వార్డెన్గా అపాయింట్ అయ్యాను అంతకుముందు ప్రైవేట్ సంస్థలు చేసేవాడిని ఇది ఎంప్లాయిమెంట్ నుంచి కాల్ లెటర్ రావడంతో నేను జైలు ప్రసనర్స్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యాను అది నా జీవన ఉపాధి కోసం సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి నేను ప్రస్తుతానికి రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉంటున్నాను ఎందుకు ఎంచుకున్నాను అంటే నాకు ఫ్యామిలీ ఫ్యామిలీ తప్పని సరిగా ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి కంపల్సరిగా నాకు వేరే బిజినెస్ సెంటర్స్ అవి పెద్దగా నాకు తెలియదు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దాన్ని ఎంచుకొని దాన్ని ఉపాధిగా నేను ఎంచుకున్నాను